అవును హలో చెప్పండి సురేఖ ఫోటో స్టూడియోయేనా మా సిస్టర్ మ్యారేజ్ ఫొటోస్ ఎప్పుడిస్తారు హలో ఆ కాళహస్తి ఆ మా ప్రసన్న ప్రసన్న కాళహస్తి నుంచి కాళహస్తి ఆ అవునండి ఆ అవునండి ఎంగేజ్మెంట్విచ్చారు మ్యారేజ్ ఫొటోస్ ఇంట్లో వాళ్ళు చూడాలంటున్నారు ఎప్పుడిస్తారు కొంచెం త్వరగా ఇచ్చేట్టటు చూడండి ఇంకో స్టూట్ ఇంకో షూట్ కూడా ఉంది ఇంకో షూట్ కూడా ఉంది మీరు మీకెప్పుడు ఖాళీగా ఉందో డేట్ చెప్తారా ఆ మరీ ఇదేదో అయితే

సరే అండి ఫోటోస్ మాత్రం త్వరగా ఇవ్వండి మ్మ్ సరే సరే అండి